సంగీతం సంగీతం అనేది మనిషికి ఇంకో మరో ప్రాణం అంటారు సంగితం పట్ల చాలా జ్ఞానం ఉండాలి సంగీతం నేర్చుకొనే వాళ్ళకు కానీ పాడేవాళ్ళకు కానీ ఆ రాగాలు కానీ ఆ తాళాలు కానీ ఆ భావాలు కానీ హావభావాలు కానీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ సంగీతం పట్ల ఎదుటి మనిషి ఆహ్లాదిస్తాడు సంగీతం వల్ల ఎంతోమంది రాళ్ళు కరిగాయే అంటారు మరి అది నిజమే కాబట్టి కదా పెద్దలు అన్నారు అలాగే సంగీతం పాడేవాళ్ళు కానీ నేర్చుకొనేవాళ్ళు కానీ ఆ సాధన బాగా పట్టి వాళ్ళ సాధన ఎలా ఉండాలి అంటే వాళ్ళ మనసు మొత్తం దానిమీదే కేంద్రీకృతమై వాటిలో వాళ్ళు పడే పాటని ఎదుటివాళ్ళు తీసుకొనేలాగా అంటే వాళ్ళు పాడే పాటకి అవతలి వాళ్ళు స్పందించేలాగా వల్ల గాత్రం ఉండాలి వాళ్ళ గాత్రంకి తగ్గట్టే గాత్ర గాత్రనికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే పాటలో చాలా మట్టుకి చాలా మంది సప్తస్వరాలు తెలియవు స రీ గ మ ప అవి తెలుసుకోవాలి తెలుసుకున్న తరువాత మంచి సంగీత విద్వాంసుడి దగ్గరికి వెళ్ళాలి ఆయన దగ్గర మెళుకువలు తెలుసుకోవాలి తెలుసుకున్న తరువాత వాళ్ళ ఉన్న ఏదైతే వాళ్ళో ఉన్న ఆ సంగీత భావాలు కానీ అవన్నీ కానీ ఫస్టు ఆ తపన వాళ్ళకి చూపించిన తరువాత వాళ్ళు సంగీత విద్వాంసుడు సంగీత మాస్టర్ గారు కానీ బాగుంది అన్న తరువాత ఇద్దరు ముగ్గురు దగ్గర పాడి తెలుసుకొని ఆ తరువాత ఏదైన కానీ సంగీత పరంగా ముందుకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను